కరెంట్ వల్ల మనకి చాలా ప్రమాదాలు ఉంటాయి అందులో ఎక్కువగా వర్షాకాలంలో ఉంటాయి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వైర్లు తెగి పోయి కింద పడిపోతాయి ఒకవేళ మనం వాటిమీద అడుగు వేసినా లేదా ఆ వైరు నీళ్ళల్లో పడి ఉన్నా వాటి వల్ల మనకి కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది ఇంకా పిడుగులు ఉరుములు పడినప్పుడు మనం స్తంభాల దగ్గర కానీ నిలబడవద్దు ఎందుకంటే వాటివల్ల మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఇంట్లో కూడా చిన్న చిన్న వస్తువులని ల్ని ఉపయోగించి మనం స్విచ్చెస్ని ఆఫ్ చేయడం కానీ లేదా ప్లగ్గులని పీకేయడం కానీ చేయాలి దానివల్ల ప్రమాదాన్ని ఆపవచ్చు అలాగే మనం ఏదైనా ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు చేస్తే తడి వస్తువు తడి చేతులతో చేయకూడదు లేదా తడి వస్తువులని పెట్టకూడదు